హలో నాకు ఇప్పుడే మొబైల్ రీఛార్జ్ కోసం ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది ఇది నిజమైనదా అని ఒకసారి చెక్ చేయగలరా నేను మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసాను నా మొబైల్ నంబర్ తొమ్మిది సున్నా ఆరు మూడు మూడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఏడు